నా యొక్క బట్టలను మా యొక్క బాత్రూంలోనే వాటిని ఉతుకుతాము వాటిని సరిపడంత వాటర్ సోపు సరుపు ఉతుకుతాము మొదటగా వాటిని నానబెట్టి తద్వారా రెండు గంటల తర్వాత వాటిని ఒక్కొక్కటిగా ఉతుకుతాము ఈ యొక్క ఉతకడం వల్ల నీరు అనేది ఎక్కువ అవుతుంది ఆ యొక్క బట్టల బట్టి వాటిని వాటిని ఉతుకుతాము ఈ యొక్క బట్టల ద్వారా వాటిని ఉతికి ఆ యొక్క వాటర్ని బయట వదులుతాము ఈ యొక్క వాటర్ ద్వారా ఎన్నో నీరు వృధా అవ్వడం జరుగుతుంది ఈ యొక్క వాటర్లో ఎన్నెన్నో మురికి ద్వారా అనారోగ్యం పాలవుతారు అసంకుప్తికి వెనకాడరు ఈ యొక్క వాటర్ ఎక్కువ అవ్వడం మనం తగ్గించుకోవాలి వాషింగ్ మిషన్ అయితే అది ఎక్కువ తీసుకుంటుంది మానవుడు అయితే రెండు బకెట్ల నీరును తీసుకుంటాడు ఇది నార్మల్గా జరిగే పని బట్టలు శీతాకాలంలో అంటే వర్షాకాలంలో ఆరబెట్టడం అంటే అది ఇంట్లోనే ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటాము ఇంకా చాయిస్ లేదు ఇంటి కింద కండువా వేసి అక్కడ దారం కట్టి వాటిని అక్కడ ఆరబెట్టుకుంటాము అక్కడ గాలివాటంగా అవి ఆరుతాయి ఆ ఆరింది మరుసటి రోజు ఐరన్ వేసుకొని లేక ఇస్త్రీ పెట్టుకొని మేము వెళ్తాము బడికి ఈ యొక్క బడికి వెళ్లిన తర్వాత అక్కడ అవి అలాగే ఆరిపోతాయి